స్కూల్లో పెయింటింగ్లో అంటే స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెయింటింగ్ కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్ ఇది కొంతమందిలో మాత్రం ఎంతో నైపుణ్యత అద్భుతంగా పెయింట్ అనేది వేయడం అనేది జరుగుతుంది వారిని కళాకారులుగా కూడా చెప్పుకోవచ్చు అంటే పెయింటింగ్ అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచి వారి స్కూళ్ళలో నేర్పిస్తూ ఉంటారు అయితే మేము చిన్నప్పుడు పెయింటింగ్ స్కూల్స్ అంటే ఒక పార్టిసిపేషన్ చేసినప్పుడు వినాయకుడు విగ్రహాన్ని నేను గీసాను అయితే ఆ బొమ్మకి పెయింటింగ్ వేయడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే నాకు రాదు చిన్నప్పుడు నేర్చుకున్నాను కానీ గుర్తులేదు అందువలన ఇప్పుడు మళ్ళీ పెయింటింగ్ వేయడం అనేది నాకు సులభతరం ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి అయితే ఆ వినాయకుడు విగ్రహానికి పెయింటింగ్ అనేది అద్భుతంగా గీసానని నాకు మొదటి ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ పెయింటింగ్ కాంపిటీషన్ స్కూల్లో అందువలన అది చాలా గొప్ప అనుభవంగా నేను భావించుకుంటాను